చెప్పండి సార్ సార్ మా దగ్గర ఇక్కడ ఈ హలో సార్ మాది ఇక్కడ మా ఇంటి దగ్గర టూ డేస్ నుంచి ఏసీ వర్క్ చేయలేదు సార్ ఇవి ఒకేసారి అది చెప్పండి సార్ అది ఒకేసారి ఒక ఓల్టేజ్ ఎక్కువ వచ్చింది సార్ కరంట్ ఏసీ లోంచి వాటర్ ఒకేసారి బయటికి వచ్చాయి సార్ టూ డేస్ టూ డేస్ టూ డేస్ అయ్యింది సార్ ఓకే సార్ ఓకే సార్ ఇది ఎంత అవుతుంది సార్ బిల్లు ఓకే సార్

ఓకే సార్ ఎప్పుడు వస్తాను అంటారు కొదిగా అర్జెంట్గా రండి సార్ మరి ఇబ్బంది అవుతుంది ఇంట్లో సమ్మర్ కదా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా మీది అడ్రస్ ఎక్కడ ఉంటుంది అండి మీది కాలనీ ఫోన్ నంబర్ ఇదే కదా అడ్రస్ ఏరి ఏ ఏరియా అంకుల్ ఓకే సార్ ఏమన్న అవసరం అంటే వచ్చి కలుస్తాను సార్ ఏసీ మళ్ళా వర్క్ చేయకపోయిన ఏసీ మళ్ళా వర్క్ చేయకపోయిన వచ్చి కలుస్తాను వచ్చి చేసుకుంటాను అందుకు వచ్చాను నేను అయితే మరల అప్పుడు వస్తాను